అవును చెప్పండి ఫ్రెష్గా ఉన్నాయండి బాగున్నాయి

మొత్తము ట టమేటాలొచ్చి యాభై రూపాయలు ఎర్రగడ్డలు బెండకాయలొచ్చి ముప్పై రూపాయలు క్యారెట్ వచ్చేసి నలభై రూపాయలు బీట్రూట్ వచ్చేసి ఎ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు టోటల్ అయితే సెవెన్ థౌజండ్ అవుతుందండి డిస్కౌంట్ ఇప్పుడు కూరగాయల రేటు ఎక్కువ ఉంది ఇప్పుడు నేను మీకోసం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తాం